నాకు ఎక్కువగా నచ్చిన వంటి పాట ఐలో సాంగ్ పువ్వులనే నిన్ను కుయ్యమంట అనే సాంగ్ చాలా మైమరిచే సాంగ్ అసలకి ఒక్కడే డిప్రెషన్ ఉన్నప్పుడు ఆ సాంగ్ పెట్టుకొని వింటే చాలా సముద్రాలు వెళ్ళినా కూడా లోయల్లో కూడా వెళ్ళినా కూడా నాకు అది అంత ఫీలింగ్ ఉండేది చాలా విధంగా పాట ఎన్నో విధాలుగా చూసిన ఏ విధంగా పాడిన కూడా పాటని మైమర్చిపోలేము దాని లోతు ఎంతో తెలుసుకోడానికి కూడా పాట విధంగా మనకి చాలా విధంగా గానే ఉంది పాట అది ఏ విధంగా చూసినా కూడా పాటని మైమర్చికపోలేము ఎట్లా చూసినా కూడా పాటని మైమరచికపోకుండా మనం దాన్ని మనల్ని మనమే సమర్ధించుకుంటుంది పాట ఆ పాట చాలా ఒక్కడిగా ఉన్నప్పుడు వింటే పాట చాలా ఏదే వేరే లెవెల్గా ఉండేది అసలకి ఆ పాట పువ్వులనే విచ్చుకోవడం అంట నిన్ను చేరమంట అనే సాంగ్ని ఏ విధంగా పాడిన అది అసలకి మైమర్చిపోలేదు అసలకి ఈ పాటల్ని రాసినటువంటి గాయకుడికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తాను ఎందుకంటే ఆ పాట చాలా విధంగా ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నేను మైమర్చిపోలేను ఎందుకంటే ఆ పాటను చాలా విధంగా చూశాను ఏదో విధంగా చూస్తాను దాన్ని ఏదో విధంగా పాడిన కూడా అసలకి ఒకే పాటలో మైమరచిపోవచ్చు ఆ పాటని ఎంతో విధంగా చూసినా కూడా మనకి మై మర్చిపోకుండా దాని విధంగా చూపించేవి ఆ పాట ఎట్లా చూసినా కూడా చూపిచుకొలేనటువంటి పాట ఆ పాటను ఏదో విధంగా చూపించినా కూడా అసలకి చూడలేనంటి మచ్చలేని పువ్వటువంటి పాటని మనము చి నేను విన్నాను అదేవిధంగా ఆ పాటకు ఉండే లిరిక్స్ వేరు సాంగ్ వేరు తర్వాత దాంట్లో రాసినవంటి గైడెన్స్ వేరు ఏ విధంగా రాశారు ఏ విధంగా అర్థాలను పూజించుకొని ఉంది పాట అది ఆ పాటను లిరిక్స్లో చేసిన వెస్టన్లో పాడిన రీమిక్స్లో పాడిన ఏ విధంగా పాడిన మన పాట మంచి విధంగా ఉండే పాట ఆ పాట సింగిల్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ డిప్రెషన్లో ఉన్న ఆ పాత వింటే ఆ పాటను మైమరచిపోలేకకుండా అన్ని సమస్యలను పూజించే పాట అది నా పాట నేను ఎక్కువగా ఆ పాటను ఎందుకు వింటాను ఆ పాటను ఎంతమంది విన్నా ఎవరికీ డైలీ వినేటట్లే ఉంటాది కానీ నాకు విన్న నాకు స్పెషల్గానే ఉంటాది డైలీ విన్నా కూడా ఆ పాటని ఎంత మాత్రం కాని మనము చూపించలేకున్నా కూడా పైగా పాటను చూపించుకోక విధంగానే ఉంటుంది పాట ఆ పాటను ఎంత రాసిన ఎవరు రాసిన ఎవరు విన్న ఎవరు చూపించదగిన పాటను వంటి పాట అదేవిధంగా చూపించేటువంటి పాట ఆ పాటని ఏ విధంగా నేను మర్చిపోయిన కూడా దానికి రుణపడి గానే ఉంటాను కాని దానికి ఏ పరంగా కూడా పాటని ఉండలేను ఎందుకంటే ఆ పాట చాలా విధంగా చూపించేది ఏదో విధంగా చూపించింది ఎనీ డిప్రెషన్లో వెళ్ళినా ఏ పాటలు విన్న ఏ మందంగా వెళ్ళినా ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళిన కూడా ఎక్కడైనా ఏమైనా చూపించిన కూడా ఆ పాటను ఆ పాటల్లో లోతెంత తెలుసుకోలేము ఆ పాట విధంగా చూపించుకోలేము అసలు ఆ పాటలు రాసినటువంటి వారికి చాలా రుణపడి ఉంటాను ఆ పాటలకు చాలా విధంగా ఉంటాను ఏదో రాసినటువంటి ఐ సినిమాలో ఉన్నటువంటి ఆ పాటను ఎన్ని వ్యూస్ వచ్చిన ఎన్ని లైక్స్ వచ్చిన ఎన్ని సబ్స్క్రైబ్ వచ్చిన కూడా నాకి డైలీ సబ్స్క్రయిబ్ చేసే మనసు నాకుంది ఆ పాట చాలా విధంగా విన్నా కానీ ఎప్పుడు మరిచిపోలేనటువంటి పాట ఆ పాట ఐ లోని ఉన్నటువంటి సాంగ్ ఆ లిరిక్స్ సాంగ్ని చాలా విధంగా చూశారు ఆ పాటలు లిరిక్స్ చేసి చూపిన ఉండేటువంటి పాటలని మనం చూసే ఉంటాము ఆ పాట చాలా విధాలుగా ఉంటాయి